కొన్ని ఏళ్లుగా వినోదం అనేది చాలా మారిపోయింది ఆ పూర్వం అంటే వినోదం ఒకలాగా ఉండేది చాలా తక్కువ మాధ్యమాలలో వినోదం అనేది అందేది కానీ ఈ తరం వారికి ఆ చాలా విధాలుగా అనేక మార్గాలు వినోదం అనేది ఆ అందుబాటులోకి వచ్చింది ఆ పూర్వం ఆ ప్రజలు కలిసి మెలిసి పాటలు పాడడం లేకపోతే ఆ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవటం ఆ లేకపోతే అంతక్షరి లేకపోతే ఇలాంటివి అన్నీ ఆడుకునేవారు వినోదాన్ని వినోదంగా చేసుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు ఎవరి ఫోన్లో వాళ్ళు ఉండడం ఆ ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మాట్లాడుకోకుండా ఎవరి పని వారుగా చేస్తు ఇలాగా మారిపోయింది కానీ పూర్వం మాత్రం ఆ ఎటువంటి టివీలు ఉండేవి కాదు ఫోనులు ఉండేవి కాదు కాకపోతే రేడియో అనేది నా చిన్నతనంలో రేడియో అనేది ఉండేది ఆ రేడియోలో వచ్చే వార్తలు వినడం లేకపోతే కొన్ని ఆ పాటలు దాంట్లో వేసేవారు అలాంటి పాటలు వింటు రేడియోలో వినోదాన్ని ఆస్వాదిస్తు ఉండేవారు కానీ తరం మారే కొద్ది దానిలో టివీలు రావడం జరగింది ఆ టీవీలో కొంత మంది డబ్బున వాళ్ళు ఎక్కువగా టివీ ఎక్కువగా టివీలు కొనుకునేవారు వారి దగ్గరకి వెళ్ళి అప్పుడప్పుడు టివీలు చూడటం ఇలా జరిగేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోను టివీలు అనేది చాలా మామూలు విషయంగా మారిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర టివీలు ఫోన్లు ఇలా అనేక విధంగా చాలా మార్పులు వచ్చాయి అదే కంప్యూటర్లో లేకపోతే ఆ కంప్యూటర్లో చేసే ట్యాబ్ లాంటివి అంటున్నారు ఇలా చాలా విధాలుగా ఉన్నాయి కాకపోతే ఇంటర్నెట్ అనేది వేసుకుంటే మనకి వినోదం అనేది మన చేతులో వచ్చేసింది కాకపోతే దీనివల్ల మన తరాలకి కొంచెం ఎఫెక్ట్ అనేది అంటే కళ్ళకి కొంచం ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఎక్కువగా టివీ చూడడం లేకపోతే ఫోన్ వాడటం ఉంటూ ఉంటే ఆ కళ్ళు దెబ్బతింటాయి అలాగే వారు ఆ ఇటువంటి బయటకు వెళ్ళి ఆడుకోకుండా ఫోన్లో ఆటలు అవి ఆడుతున్నారు ఆ ఫ్రీ ఫైర్ అంటారు లేకపోతే పబ్జి అంటు ఇలాగా ఉన్న కొద్దీ ఆ వినోదాలను వారు ఫోన్లోనే ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చొని ఆడడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ఏమిటి అంటే వారికి ఉండే కొద్దిగా చూపు మందగించడం తగ్గిపోతుంది అలాగే వారు ఆరోగ్యంగా లేకపోవడానికి కారణంగా మారుతుంది ఇలాంటి వన్ని మనం కొద్దికొద్దిగా మనం పిల్లలకు అలవాటు తగ్గించడం అనేది కొంచెం మంచిది అని నేను భావిస్తున్నాను